ఈ రోజులలో ఎక్కువగా ఉపయోగించే యాప్స్ ఫైనాన్షియల్గా ఉపయోగపడే యాప్స్ వచ్చి పేటీఎం జిపే ఫోన్పే అలాగే శాంసంగ్ పే అని ప్రతి ఒక్క ఫైనాన్షియల్ సంస్థ కూడా వారి సంస్థకు సంబంధించినటువంటి యూపీఐ ఇంటర్ఫేస్తో ఉండేటువంటి యాప్ని తీసుకొస్తున్నారు అవి డబ్బులు త్వరగా పంపించటానికి కానీ ఎవరి దగ్గర అయినా డబ్బులు తీసుకోవటానికి కానీ అయి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో డబ్బులు అమౌంట్ ఫెయిల్ అయితే తెలియని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అలాగే సోషల్ మీడియా యాప్స్ వచ్చి బట్టి యూట్యూబ్ సోషల్ మీడియా యాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఈ యువతి యువకులు ఎక్కువగా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్కువగా వాడుతుంటారు పెద్దపెద్ద రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు క్రీడాకారులు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా వాడుతు ఉంటారు ఈ యాప్స్ అన్నింటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కొన్ని నష్టాలు ఉన్నాయి నష్టాల కంటే ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఉపయోగాలకి వచ్చేటువంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ సమాచారం అందరికి తెలియ చేయాలంటే ఈ యాప్స్లో పెట్టుకోవచ్చు త్వరగా సమాచారం ప్రజలకు చేరువ అవుతుంది ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే కానీ రాజకీయ నాయకులకు సంబంధించిన కార్యక్రమాలు అయితే కానీ ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలకు త్వరగా చేరుతుంది అలాగే వ్యాపార సంస్థలు ప్రైవేటు సంస్థలు వారికి సంబంధించినటువంటి ప్రోడక్ట్లు కానీ ఆఫర్స్ కానీ ఈ సోషల్ మీడియాలో పెడుతు ఉంటారు ఇంకా యువతీ యువకులైతే వీటి కోసం ఫోటోలు వీడియోలు తీసుకుని అందులో అప్లోడ్ చేసుకుని ఎన్ని లైక్స్ వచ్చినాయ్ ఎన్ని షేర్స్ వచ్చినాయ్ అని ఆనందపడుతు ఉంటారు అలాగే కొంతమంది యువతి యువకులు వాళ్ళకు ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటున్నారు ఈ యాప్లు వాడుతా ఎక్కువసేపు ఉండటం వల్ల ఇంకా వచ్చి కొన్ని కొన్ని ఏవైతే అంటారు లైవ్ ఇస్తు ఉంటారు యూట్యూబ్లో ఎక్కువగా ఫేస్బుక్లో లైవ్ ఇస్తు ఉంటారు ఏవన్నా కార్యక్రమాల్ని మన ఇంట్లో జరిగినటువంటి కార్యక్రమాలు కానీ ఏవన్నా మిత్రులతో దిగిన ఫోటోలు కానీ వీటిలో మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఏది ఏది ఏమైనా కానీ స్మార్ట్ ఫోన్లో ఉండే అప్లికేషన్స్ వల్ల నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి అన్ని రకాలుగా ఇది కొన్నిసార్లు ఉపయోగపడుతుంది వాతావరణ సూచనలు చూపిస్తుంది ప్రతీది మన లైఫ్లో జీవితంలో అనుదిన జీవితంలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఇది అనుసంధానించబడి ఉన్నది ఈ యాప్